మాది మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ ప్రతొక్కమ్మాయికి మూడు మూడు పనులు రావడం ముఖ్యం మొదటిది గిన్నెలు తోమడం రెండోది ఇల్లు ఊడవడం మూడోది వంట చేయడం ఎట్లంటే గీ మూడొచ్చి ఉంటే అమ్మాయి చాల మంచిదన్నట్టు చాల పనిమంతన్నట్టు ఎట్లంటే ఇప్పుడు ఈ మూడొచ్చి మిగతావి ఏమి రాకపోయిన సరే ఓ పర్లేదులే అమ్మాయి చేయగలుగతది అంతేగానీ మిగతావన్నొచ్చి ఈ మూడు రాకపోతే పని రానట్టే గట్లాంటివి ముఖ్యమయినవి ఈ మూడు మా దగ్గర ఎట్లంటే వండడమొచ్చే అమ్మాయి పక్కన గిన్నెలు తోమడం రావాలి పని మొదలుపెడితే పూర్తించేవరకు అమ్మాయి పనే ఉంటుంది గట్లా ముఖ్యమయిన పనులలో ఈ మూడు పనులలో గిన్నెలు తోమడం ఒకటి ఎట్లంటే పాతకాలంలో అంటే మా తాతమ్మ నానమ్మ కాలంలో ఎట్లుండేదంటే గిన్నెలన్నీ తోమడానికి ప్రస్తుతమంటే సబ్బు బిళ్ళలు ఈ జెల్స్ వాడేటోళ్లు కాదు ఎట్లంటే మొత్తం ఇంట్లో దొరికే వస్తువులతోటే వాడేటోళ్లు ఎట్లంటే మళ్ళీ బయటినించి కొనుక్కొంచెంత అవసరం ఉండేది కావవి ఎట్లంటే బొగ్గు మనం కట్టెలు పేర్చడం కొచ్చేది బొగ్గే ఇట్లా బొగ్గుతోటి గిన్నెలు తోమేటోరు కొబ్బరి పీచు మనం మా ఊళ్ళలో ఎలా అంటే ఇంటింటికి ఒక కొబ్బరిచెట్టు వేపచెట్టు రాగిచెట్టు ఉండేది మూడిటికి మూడు సార్లు ఉపయోగం కొబ్బరిచెట్టు నుంచి వచ్చే పీచుతోటి దాన్నొక గిన్నెలు తోమే వస్తువులా వాడేసి దాంతోటి తోమేస్తారు కొబ్బరిపీచు బొగ్గు మాములుగా అయితే ఇంకా ఎట్లంటే మరి వాటితో కూడా పోలేనిదంటే ఇటిక పిళ్ళ ఇటిక పిళ్ళ ఎట్లంటే దాని పొడిజేసి దాంతోబాటు మా దగ్గర ఇటిక పిళ్ళ బొగ్గు అనేది కేవలం గిన్నెలు తోమడానికే చాలా పద్ధతిలో చాలా విషయాల్లో వాడేటోళ్ళు ఎట్లంటే ఒకప్పటిల మా దగ్గర బొగ్గుతోటి పండ్లు తోమేటోళ్ళు వేపపిల్లతోటి ఎట్ల తోముతారో దీనితోటి అట్లనే తోముతారు ఇంగా అట్లనే మరీ జిడ్డేకున్న గిన్నెలంటే ఎట్లంటే జిడ్డేక్కువున్న గిన్నెలకి ఏం వాడేటోలంటే చింతపండు చింతపండు వల్ల గిన్నెలకున్న జిడ్డంత తొందరగపోయిద్ది చింతపండు ఉప్పు వల్ల వాటితో పాటు నిమ్మకాయకూడ వాడేటోళ్లు నిమ్మకాయ ఎందుకంటే నిమ్మకాయ వాడడంవల్లా నిమ్మకాయ వాడడంవల్ల వాటికున్నా వాసనంత పోయేది వాసన గూడ గిన్నె మనమెంత కడిగినా వాసనపోకపోతే గిన్నె మళ్ళీ వాడడానికి ఇబ్బందయితది అవే ఆలోచనలు పెట్టుకుని నిమ్మకాయతోటి కడిగెటోళ్ళు ఎట్లా అంటే నిమ్మకాయ వాడడం వల్ల ఎంత వాసన ఎంత ఎంత జిడ్డు వాస ఎంత జిడ్డు గిన్నెకెంత వాసనున్న ఒక్క నిమ్మకాయతోటే పోగొట్టగలుగుతం ఇంక జిడ్డు అంటే చింతపండు వాడేటోళ్ళు చింతపండు నిమ్మకాయి ఇవన్ని వాడేటోళ్ళు పాతకాలంలో ఎట్లంటే ఒకసారి వస్తువు ఇంట్లో ఉన్నంక బయటకొనేదానికి అవసరం లేనట్టు వాడేటోళ్ళు ఇప్పటిలా ఇప్పుడున్నట్టు ఒక వస్తు ఒకొక పనికి ఒకో వస్తువు కొనేదానికి కాకుండా ఇంట్లో ఉన్న ఒక వస్తువుతో ఎన్నో పనులు చేసేటట్టు చూ చూసుకునేటోలు మళ్ళీ ప్రస్తుతానికయితే అందరు సబ్బు బిళ్ళలు అవి వాడుతున్నరు ఒక కానిప్పుడు వాడే గిన్నెలు తోమడానికి వాడే బట్టతో పోలిస్తే అప్పట్లోన్న కొబ్బరిపీచు చాలా అంటే చాలా బెటరని చెప్పచ్చు ఇంకేట్లంటే అవి వాడడానికి చేయడానికి చేసే పద్ధతులె వేరుంటాయి అప్పట్లో ఎట్లంటే పని ఎంతున్నా వాటితో చేస్తే అయిపోయేది ఇప్పుడలా కాదు ఎంత పనున్న దేనికి దానికే అయితుంది ఎట్లంటే అప్పుడు అప్పుడు వాడే వాటిలో బయటినుంచి కొనివ్వడం తక్కువున్నా ఇంట్లోది ఎక్కువున్నా మనం పొదుపుగా వాడేటోల్లం ఇప్పుడెట్లంటే కొనేదే కదా అనొక దానితోటి ఎలా అంటే అలా వాడుతారు అప్పట్లో వాడే వాటివల్ల ఏందంటే గిన్నెలు తోమినాక కడిగినాక వాటి మీద తెల్లగనిపించేది చాలు ఇప్పుడు ఏందంటే సబ్బు వల్ల వాటిపైన తెల్లగనిపీయడం స్టార్టయితది ఎట్లంటే పైన మొత్తం అదేదో తెల్లగ సబ్బుతో రాసి కడగనట్టయినట్టయితది అప్పట్లో ఏందంటే ఈ సబ్బుల వాడినట్టు బురుగొచ్చేది అందులో ఏం ఉండదు అందులో మొత్తముండేది మాములుగ పద్దతిగా వాడేదే కాబట్టి అదంతనిపీయదు వీటిలో ఈ సబ్బు వాటిలో ఏందంటే బురుగురాడానికి అదంత కొన్ని కొన్ని కలిపి పెడతరు వాటివళ్లేందంటే బురుకు రావడం వల్ల మనకి కనిపిస్తది మురికి పోయిందదంత అని కాని వీటితో కడిగినంత వాటిలో ఉండదు ఈ బొగ్గు వీటివళ్లేందంటే బురుగురాకపోయిన పనయితది వాటిలో ఏందంటే ఎంత బురుకొచ్చిన మనకెలా అనిపిస్తదంటే పనయితుందిలే బురుకొస్తుందని అలా ఉండదు ఇంకోటేందంటే పాతకాలం వాడే పద్దతి వల్ల ఒకటి మనకర్దమయ్యేది ఏ వస్తువు ఒకదానికే కాదు అన్నిటికి పనికొస్తాయని ఇప్పుడు వాడే వాటితోటి ఒక్క పనితో తప్ప ఇంకే పనికి రా ఏ పనికి ఇంకో పనికి వాడలేకపోతున్నాం ఇంకోటేందంటే చింతపండు వల్లనే ఎక్కువ శాతం మన మాములు జిడ్డు గిన్నెలే కాదు చాలా గిన్నెలు ఎలా అంటే రాగి గిన్నెలు ఇత్తడి గిన్నెలు వీటన్నిటికి కడగడానికి అప్పుడయిన ఇప్పుడయిన చింతపండు పా చింతపండు ఉప్పు కలిపే వాడేటోళ్ళు ఎట్లా అంటే వాటి వల్ల కొద్దిగా గిన్నెలో ఉన్న రంగు మార్పు చెంది మంచిగయితయి ఇంకోటేందంటే వీటి వల్ల వాడితే వీటిలో ఏ ఏ కెమికల్స్ కలపరు కాబట్టి అది మనకి మ మనం మన ఆరోగ్యానికి మంచిది మనమెంత వాడిన కాని ప్రస్తుతానికున్న గిన్ ప్రస్తుతానికున్న గిన్నె సబ్బులవట్లేట్లంటే కలిపిన అవన్ని వాటివల్ల అవెంత ఎంత శుభ్రంగున్నా తర్వాత మన ఒంటి మీదనే ప్రభావం పడతది కాబట్టి ఈ చింతపండు ఇవి ఎక్కువ మేము ఉపయోగిస్తాం జిడ్డు పడ్డ వాటికయితే ఎక్కువ చింతపండు నిమ్మకాయి ఉప్పు